హలో అవును అండి ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే అండీ ఓకే సార్ అంటే క్లైమాటిక్ కండీషన్స్ అనేవి ఇక్కడ కొంచెం ఎండలుగానే ఉన్నాయి సార్ మనకి ఇప్పుడు ఇక్కడ అంటే వర్షాలు గట్టా ఇంకేమి పడలేదు అంటే ఇప్పుడు ఈ వన్ వీక్ నుంచి అయితే చాలా ఎండలు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి సార్ ఇప్పుడు ఏంటంటే మనకి మార్నింగ్ ఆఫ్టర్నూన్ వరకు చల్లగా ఉండటానికి మనకి ఇక్కడ కాకినాడలో ఉన్న దగ్గర ఒక మడ ఫారెస్ట్ ఉన్నది సార్ అక్కడకి వెళితే మనకి చిట్టి నీడ అంటే మాంగ్రోవ్ ట్రీస్ అన్నీ ఉంటాయి సార్ అక్కడ మనం వెళ్ళి అక్కడ ఉండవచ్చు సార్ ఆ ఫారెస్ట్లో అలాగా అక్కడ అక్కడ మనకి కావాలి అంటే అంటే ఫుడ్ గట్టన్నా అనేది అక్కడ తినేయవచ్చు సార్ అక్కడ కొన్ని రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి తరువాత మనం బీచ్కి అనేది రావడం జరుగుతుంది సార్ కొంచెం చల్లబడిన తరువాత బీచ్కి వస్తే అక్కడ కూడా కొంచెం చల్లగా ఉంటుంది సార్ మీకు ఇంకా అదే సార్ చెప్తున్నాను మళ్ళీ అలాగే సామర్లకోట దగ్గర్లో భీముడికా పాదాల గుడి అని ఒకటి ఉంటుంది సార్ అంటే ఫస్ట్ టైమ్ భీముడి పాదాలు వేసినవి స్టాంప్స్ గట్టా అక్కడ ఉంటాయి సార్ మనం క్లారిటీగా చూడవచ్చు అక్కడ కూడా చాలా చల్లగా ఉంటుంది సార్ అంటే అక్కడ చూడాలి క్లైమేట్ అనేది మంచి హార్ష్గా ఏమి ఉండదు సార్ అక్కడ పరవాలేదు బాగానే ఉంటుంది సార్ అలాగే సామర్లకోటలో అంటే ఇలాగా ద్రాక్షారం వైపు వచ్చేస్తే సార్ మనకి ఇక్కడ టెంపుల్స్ అనేవి ఉన్నాయి సార్ సో ఈవినింగ్ మాటలు మీరు అలా టెంపుల్కి వెళ్ళి చల్ల చల్లబడిన తరువాత మీరు టెంపుల్స్కి వెళ్ళి మీరు అక్కడ దర్శనం కూడా చేసుకోవచ్చు సార్

సార్ మ్యాక్జిమమ్ ఒక త్రీ డేస్ పడుతుంది సార్ అంతే సార్ లేదు సార్ మీరు మరి ఇక్కడ స్టేకి ఉంటూ అంటున్నారు కదా సార్ లేకపోతే మీరు స్టే బుక్ చేసుకుంటాను అంటే మీరు ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ అంటే మీకు పర్డేకి వచ్చి ఎయిటీన్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది సార్ అంటే కాదు సార్ ఎయిటీన్ హండ్రెడ్ కాదు సార్ ఎయిటీన్ థౌసండ్ ఎయిటీన్ హండ్రేడే పడుతుంది సార్ లేదు సార్ పర్డేకి వచ్చి అంతే సార్ అది అవును సార్ కాదు సార్ ఓన్లీ ట్రావెలింగ్కిని డ్రైవర్ ఖర్చులకి అంతే సార్ అహ లేదు మీరు ఫుడ్ కావాలి అనుకుంటే మీరు సెపెరేట్గా మీరు పెట్టుకోవాలి సార్ అంటే మీరు మేము ఎరేంజ్ చేసుకోము అంటే మేము రెస్టారెంట్కి దగ్గరికి మంచి రెస్టారెంట్ దగ్గరికి తీసుకెళ్ళి మేము మీరు ఇచ్చిన అట్లనే మేము చేసుకుంటాము సార్ లేదు మీరు తింటాను మేము వెళ్ళి అని చెప్పేసి అంటే మీకు మీకు నచ్చినట్టు మీరు వెళ్ళవచ్చు సార్ అంటే మీరు ఎంత మంది వస్తున్నారు సార్ ఓకే సార్ అంటే ఫోర్ అంటే మీరు మాకు డీటెయిల్స్ గట్టా పెడితే మేము మీకు సెండ్ చేస్తాము సార్ అంతా ప్లాన్ షెడ్యూల్ అంతా ఏంటి అని షెడ్యూల్ పంపిస్తాము సార్ అలాగే ఓకే సార్ ఓకే సార్ ఒకసారి మీరు తొందరగా మాకు పెడితే సార్ కన్ఫర్మేషన్కి అనేది మాకు ఇప్పుడు మీరు ఒక ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేయాలి సార్ మీరు మా అది ఏజెంట్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటున్నందుకు మీరు ఒక ఫైవ్ థౌసండ్ మాకు ఫైవ్ హండ్రెడ్ డి డిపాజిట్ చేయాలి సార్ మాకు ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నేను ఇప్పుడైతే ఇప్పుడే నేను మీకు షెడ్యూల్ వేసి పంపిస్తాను సార్ మీకు ఆ షెడ్యూల్ నచ్చితే కార్ డీటెయిల్స్ కార్ డ్రైవర్ డీటెయిల్స్ మొత్తం మీకు పెడతాను సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్